హలో నేను అనంతపూర్లో టూర్కి వెళదాం అనుకుంటున్నాను అక్కడ క్లైమేట్ అంతా ఒకసారి నాకు చెప్తారా ఆ క్లైమేట్ ఎలా ఉందో అది కూడా మళ్ళీ ఇప్పుడు నేను టూర్కి వెళ్ళడం కరెక్టేనా ఆ క్లైమేట్ నుంచి అది అంతా ఓకే ఓకే ఓకే నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా ఓకే ధన్యవాదాలు